హలో అవునండి చెప్పండి ఓకే అవునండి

చెప్తాను చూడండి హలో చెప్తాను చూడండి నోట్ చేసుకోండి వన్ డాష్ టూ జీరో త్రీ డాష్ ఏ డాష్ వన్ త్రీ సెవెన్ డాష్ ఏ

ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేయండి ఇంతసేపట్లో వస్తుంది ఓకే ఓకే ఓకే నేను ఇంకా హాఫ్ అన్ అవర్ పడిద్ధి ఏమో అనుకున్న మీ సర్వీస్ మంచిగా ఉంది ఇది మంచిగా జరుగుతుంది రేట్ వేస్తాను మేడం నేను

సర్వీస్